నమస్కారం అండి నా పేరు సురేష్ అండి నేనొక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తున్నాను అంటే గురించి కొంచెం వివరించి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీచేత వేయిద్దాం అనుకుంటున్నానండి అందుకోసం మా

ముందుగా మీ కుటుంబంలో ఎంత మంది ఉంటారండి అదే మీరు మీ వారు మీ పిల్లలండి అంటే ఏం లేదండి ఈ పాలసీలు మీ పేరు మీద కాకుండా మీ పిల్లల పేరు మీద ఏస్తే కొంచెం ఎక్కువ ఉపయోగపడతాయండి అంటే ఇప్పుడు నుండి మీరు వారి కోసం డబ్బుననేది జమ చేశారనుకోండి వారి చదువుల కోసం కాని లేతే వారు పెద్దెదిగిన తర్వాత వారి పెళ్ళిళ్ళ కోసం కాని ఇలా ఈ డబ్బుననేది మీరు దానికి ఉపయోగించుకోవచ్చు ఉంటుందండి అంటే అది మీరు తీసుకునే పాలసీ మీద ఉంటుందండి అంటే పదిహేను సంవత్సరాలకి ఒకటి ఉంటుంది లేకపోతే ఇరవై సంవత్సరాలని లాంగ్ టర్మ్ పాలసీస్ అని ఇలా ఉన్నాయండి మీకు ఏది కావాలంటే అది లేదండి మీరు ఇప్పడు ఇరవై సంవత్సరాలు లాంగ్ టర్మ్ పాలసీని తీసుకునేలా అయితే మీరు దాంట్లో కట్టేది ఒక పదిహేడు సంవత్సరాలు మాత్రమే మీరు కడతారండి మిగతా మూడు సంవత్సరాలు కూడా కంపెనీయే మీ తరుపున డబ్బులు అనేది చెల్లిస్తుందండి అంటే ఇస్తారండి కాకపోతే కొంత సమయం అనేది పడుతుంది అంటే మీ దగ్గరున్నా డాక్యూమెంటు లేకపోతే బాండ్ పేపర్లు అనేవి ఆఫీస్లో ఇచ్చి వాటిని వెరిఫై చేసి ఇవ్వడానికి ఒక దగ్గర దగ్గర ఒక మూడు నెలలండి మూడు నెలల్లో మీ డబ్బులు మీ చేతిలో ఉంటాయి వడ్డీ అండి వడ్డీ అనేది మీరు కట్టే దాని మీద ప్రస్తుతం అయితే మూడు శాతం అనేది వస్తుదండి మీరు ఎంతైతే పాలసీ తీసుకుంటారో దాని మీద అది మూడు శాతం వడ్డీ అనేది మీకు ఇస్తారు తప్పకుండా అండి చెప్పాను మీరు నోట్ చేసుకుంటారండి తొమ్మిది తొమ్మిది సున్నా రెండు మూడు ఐదు ఒకటి ఒకటి ఆరు ఏడు కొంచెం మీరు ఆలోచించుకొని ఏదో విషయం నాకు మీరిలా ఫోన్ చేసి చెప్తే కనుక నేను వచ్చి మీ చేత వేయించుకుంటానండి ఇది చాలా ఉపయోగపడుతుందండి మీకు ఉంటానండి